నేను ఈ మధ్యకాలంలోనే ఒక మూడు నెలలు అయింది ఒక మంచి మొబైల్ సెల్ కొనుక్కున్నాను ఆ సెల్ సాంసంగ్ కంపెనీ అని కొనుక్కున్నాను పదిహేను వేలు అయింది చూడగానే నచ్చింది కొనుక్కున్నాను అది కలర్ బాగుంది ఫొటోస్ బాగా వస్తున్నాయి స్పీకర్ అదే ఆడియో వీడియో కూడా చాలా బాగుంది క్లారిటీగా ఉంది నాకు బాగా నచ్చింది అందుకే తీసుకున్నాను నాకు తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇది దీనివల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి కాబట్టి నేను దీన్ని బాగా యూజ్ చేసుకుంటున్నాను